నేను ఈ మధ్యనే కొత్త నగరానికి షిఫ్ట్ అయ్యాను ఈ కొత్త నగరంలో చెత్తపారవేసే సేవల గురించి సైన్ అప్ నేను చేశాను కానీ ఇప్పుడు ఈ సేవలలో ప్రతిదీ సక్రమంగా ఉందని నిర్ధారించుకోవాలి అనుకుంటున్నాను కానీ ప్రతిదీ సక్రమంగా ఉందో లేదో నాకు తెలియదు దానికి సంబంధించి ఎలా వెళ్తే బాగుంటుంది అని ఆలోచనలో నేను పడ్డాను చెత్తపారవేసే సేవ యొక్క స్థితి గురించి నేను ఫస్ట్ ఆరా తీయడం చేశాను దాని యొక్క లిస్టుని తయారు చేసుకున్నాను చెత్తపారవేసే సేవల గురించి నేను క్లియర్గా తెలుసుకోవడానికి పురపాలక కార్యక్రమానికి కాల్ చేశాను కాల్ చేసి దాని గురించి డీటెయిల్స్ అన్ని సర్వే తీసుకున్నాను అక్కడ చెప్పిన మేనేజర్ ఫామ్ని ఫిల్ అప్ చేసి వాళ్ళకి ఆన్లైన్ చేశాను దానికి సంబంధించి సర్వీస్ ఏదైనా ఉన్న ఉంటే నా నెంబర్కి వాట్సాప్ చేయమని కూడా మర్యాదగా తెలిపాను వాళ్ళు నా సర్వీస్ నెంబర్ చెప్పమని ఆరాధించాడు నా సర్వీస్ నెంబర్ ఏ యూ జీ యూ ఒకటి రెండు మూడు ఐదు ఆరు నెంబర్ ఇది నా రెఫరెన్స్ నెంబర్ అని వాళ్ళకి తెలియజేశాను మరియు నా అకౌంట్ అప్డేట్ కోసం వారి యొక్క నా అకౌంట్ అప్డేట్ ఎలా చేపియాలని బ్యాంక్ దగ్గరికి వెళ్లి కూడా అడిగాను వాళ్ళు బ్యాంక్ మేనేజర్ గారు బ్యాంక్ అకౌంట్ అప్డేట్కు సంబంధించిన ఒక ఫామ్ని ఫిల్ అప్ చేపించి ఆయనకు ఇచ్చారు

మాకు అందించమని కూడా తెలిసారు ఈ నెంబర్ ద్వారా మీకు అన్ని అన్ని సదుపాయాలు ఉంటాయని కూడా చెప్పారు సో ఇలా నాకు చెత్త చెత్త పారవేసే విషయం గురించి తెలుసుకోవడం జరిగింది ధన్యవాదములు